ఇప్పుడు గ్రామ ప్రాంతాల వాళ్ళ సంప్రదాయాలు ఎలా తెలుస్తాయంటే ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళకున్న నాలెడ్జ్ మొత్తం గేమ్స్లోనే పెడతారన్మాట అంటే ఇప్పుడు మన ట్రేడిషనల్ గేమ్స్ ఏంటంటే వాలీబాల్ క్రి కబడ్డీ ఖోఖో అన్మాట ఇవి అంటే ఇప్పుడు ఒక మండలానికి ఒక మండలానికే టోర్నమెంట్స్ జరుగుతాయి ఆ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు ఉప్పుడు ఒక ఊరోళ్ళకి సాంప్రదాయం వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వేరేగా స్టార్ట్ చేస్తారు ఉప్పుడు వేరే ఊరోళ్ళకి సాంప్రదాయం ఉంటుంది కాబట్టి అలా స్టార్ట్ చేస్తారన్నమాట అలా స్టార్ట్ చెయ్యడం వల్ల ఏంటంటే ఓకే మా మా ఇప్పుడు గ్రామాల్లో అమ్మవార్లు ఉంటారు కదా ఆ గ్రామాల అమ్మవార్లకు మొక్కుకొని ఏం చేసినా సరే సరే మా గ్రామాల్లో మా అమ్మ గా మమ్మల్ని బ్రతికిచ్చింది అని చెప్పేసి వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు ఫాలో అయ్యి అప్పుడు గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు ఉప్పుడు వాళ్ళ గొప్పతనం అనేది ఎలా తెలుస్తుంది అనంటే వాళ్ళు ఆడి విన్ అయ్యి కప్పు కొట్టారంటే మొన్న ఈ మండలాలకి ఈ మండలాలకి గేమ్స్ జరిగినాయి కదా ఆ ఆటల్లో ఈ మండలం గెలిచిందిరా ఎంత బాగా ఆడారో ఏంటి అని చెప్పేసి అంత గొప్పతనం అనేది తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి